మేము తరచుగా టూర్లకు వెళుతూ ఉంటాము మాకు ఇష్టమైన పర్యాటక ప్రదేశము వైజాగ్ అరకు ఎందుకంటే అక్కడ రైట్ ట్రక్లో అయితే చాలా కొండ ప్రదేశాల మధ్యలో వాతావరణం అలాగే అక్కడ ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి మాకు ప్రయాణించడం అంటే చాలా ఇష్టం